కఠినతర వాతావరణ పరిస్థితులు అనుకూల సమయాలు దూర ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో ప్రయాణంలో ఆర్డరు లభ్యత ఉంటుంది ఎలాగంటే ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అనుకూల పరిస్థితులు లేనప్పుడు వర్షాకాలంలో కానీ కొంచెం సదరు సరైన సమయంలో కానీ కొన్ని రెస్టారెంట్లల్లో నుండి మనకు భోజనం లభిస్తుంది ఏ విధంగా అంటే మనం సదరు ఆన్లైన్లో బుక్ చేసిన భోజనాన్ని సదరు స్టేషన్లోకి వచ్చే ముందు మనం బుక్ చేస్తుంటాం అలాగే స్టేషన్కు దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఆన్లైన్ ద్వారా మొబైల్ ద్వారా బుక్ చేస్తూ ఉంటాం కానీ ఈ సదరు సమయంలో అంటే మనకు కావాల్సిన వస్తువులు మనం సరైన సమయంలో తెచ్చుకోవాలంటే ఈ లభ్యత అనేది ముఖ్యమే అంటే ఆన్లైన్ భోజనం రెడీ టూ రెడీమేడ్ టు భోజనం అనేది ప్రయాణంలో లభ్యకరమే ఎందుకంటే మనం ఆకలితో ప్రయాణిస్తూ ఉంటాం మనకు భోజనం ఉండదు కాబట్టి ఈ భోజనం ఉండాలంటే మనకు సదరు ఆన్లైన్ భోజనం ఉంటుంది కాబట్టి రెస్టారెంట్లో గానీ ఆన్లైన్ భోజనం కానీ మనకు వస్తుంది మనం దాన్ని తినగలుగుతాము ఎందుకంటే ప్రయాణంలో భోజనం ఉండకపోతే మనం అలసిపోతాం చిక్కిపోతాం కాబట్టి ఈ భోజనం అనేది చాలా ఆన్లైన్లో కూడా ఉంటుంది మనకు అక్కడక్కడ స్టేషన్లలో కూడా మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేయబడును ప్లస్ ఇంకొకటి మేము హోటల్ నుంచి రెడీమేడ్ మీ ఇంటి భోజనం మీకు స్టేషన్కి తీసుకొచ్చి ఇవ్వబడును అని అక్కడక్కడ ఉంటుంది స్టేషన్లల్లో బోర్డులుంటాయి దానికి మన మొబైల్ నెంబర్ ద్వారా చేసి మనం భోజనం తెప్పించుకోవచ్చు ఇది మనం అనుకూలంగా ఉండేది ఇది లభ్యమే భోజనం అనేది ఈ భోజనాన్ని మనం తినేసి వారికి తగినంత పారితోషికం లాగా ఇచ్చి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనగా ఇప్పుడు ఫుడ్ డెలివరీస్ అనేవి మనం చేసుకోలేకపోతే మనకు సమయానికి వస్తుందంటే ఒక లభ్యమైనదని చెప్పుకోవచ్చు